హల్ హలో నమస్కారం అండి చెప్పండి

మీరు ఆరోగ్యం సరిగా సరే అండి ఆరోగ్యం ఆహారం బాగా తీసుకుంటలేరా అండి మీరు మీరు ఇట్లా సర్ది గిట్ల తగ్గాలి అంటే కొంచెం ఓమ వార్మ్ వాటర్ లాంటివి కానీ అట్లా ఏమైన తీసుకోండి అలాగే మీకు బ్లడ్ బ్లడ్ గిట్ల కళ్ళు తిరిగి పడిపోతుర్రు కదండి ఇట్లా బీట్రూట్ జ్యూస్ కానీ క్యారెట్ కానీ అలాంటివి ఇట్లా విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ పోషకాహారాలు అన్నీ ఉన్న ఆహారం తీసుకోండి కొంచెం బాగా అవుతారు అలాగే ఇవన్నీ వాడిన కూడా తగ్గకపోతే అప్పుడు మేము మెడి గోలీలు ఇస్తామ అండి ముందుగా అయితే ఇవి వాడి చూడండి ఎలా ఉంటుందో ఇంకా కళ్ళు తిరిగి ఏమన్న పడుతున్నారా అండి ఇట్లా అంటే ఒక రోజు డైలీ టైమ్ టు టైమ్ తీసుకోండి ఆహారం అలాగే రోజు అలాగే ఆరోగ్యమైన పళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ అలాగే చా రక్తం పెరిగే పళ్ళు అన్నీ తినండి ఇవన్నీ తిన్నాక కూడా తగ్గకపోతే మనం అప్పుడు ఒకసారి అన్ని టెస్టులు చేసి చూద్దాము ఎక్కడ ఏమైన లోపం ఉందేమో అని సరే అండి ఇంక్ ఇంకా ఏమైన ఉందా అండి సరే అండి మీరు ఇవన్నీ వాడాక తగ్గకపోతే మళ్ళీ మనం చూద్దాం మళ్ళీ రండి సరే